తెలుగు భాష అనేది మనకి చాలా సంస్కృతిని తెస్తుంది తెలుగు భాష అనేది మన ఇంటికి ఎవరైనా వస్తే చాలా మర్యాద ఇవ్వడంలో తెలుస్తుంది తెలుగు భాష అంటే చాలా సంస్కృతిని తెలుస్తుంది మనం ఏదైనా తెలుగు భాష మాట్లాడేటప్పుడు వెత్రు మన ముందు నిలబడే వాళ్ళను చూస్తే మనకు చాలా అందంగా అనిపిస్తుంది తెలుగు భాష అనేది చాలా మనకి గొప్పది మనం మన ఇంటికి అతిధులు వచ్చినప్పుడు మనం మాట్లాడే విధానంలో మనం వాళ్ళకి నచ్చే విధానంలో తెలుగు భాష అనేది చాలా మంచిగా ఉంటుంది తెలుగు అనేది మనకు సంస్కృతిని తెస్తుంది తెలుగు మనం నడుచుకునే విధానంలో తెలుస్తుంది తెలుగు అనేది మన సంస్కృతి పద్ధతులు మన పండుగ పద్ధతులు అని తెలుస్తుంది తెలుగు మన పద్ పండుగలు పదత్ పద్ధతులు అన్ని తెలుస్తాయి తెలుగు మన పండుగలోని ప్రత్యేకతను తెలుస్తుంది తెలుగు మన మాటలను తెలుస్తుంది తెలుగు మన మనం నడుచుకునే విధానం తెలుస్తుంది అన్ని తెలుసుకునే విధానంలోనే తెలుగు ఉంటుంది మన తెలుగులో మాట్లాడితే చాలా అందంగా ఉంటుంది మన తెలుగులో నడుచుకుంటే చాలా అందంగా ఉంటుంది మనం చదువుకునేటప్పుడు జాబ్ చేసేటప్పుడు తెలుగులోనే ఉంటే బాగుంటుంది మనం చదువుకునే అప్పుడు తెలుగు ఉంటే ఎంతో అందంగా ఉంటది తెలుగు లెసన్స్ అయినా చాలా బాగుంటాయి మనం ఇంటికి వచ్చిన అతిధులకి మనం మర్యాద ఇచ్చే విధానంలో తెలుగు బాగుంటుంది మనం ఇలా చేసుకునే విధానం తెలుగు బాగుంటుంది తెలుగు అనేది మన సంస్కృతి తెలుగు అనేది మన సాంప్రదాయం మనం చేసే ప్రతి యొక్క పనిలో కూడా తెలుగు ఉంటుంది తెలుగు అనేది మన ప్రత్యేకత ప్రత్యేకతలు ఇచ్చిన తెలుగు లేదు తెలుగులో మనం ఏ భాష ఏ ఎలా అయినా మాట్లాడవచ్చు తెలుగు అనేది మన పెద్ద పద్ధతులు తెలుగులో మనం ఉన్నట్టు ఎక్కడ ఉండలేము తెలుగు అనేది మన సాంప్రదాయం తెలుగులో ఉన్నట్టు మనం ఉండలేము మన సంప్రదాయాన్ని మనం ఎప్పుడు గొప్పగా ఉంచుకోవాలి తగ్గించకూడదు తెలుగులోనే ఉండాలి తెలుగు తెలుగే మాట్లాడాలి ఇంకా తెలుగు అనేది మనకు అభివృద్ధిగా ఉంటుంది తెలుగు అనేది మన సంస్క్ర సంస్ సంస్కృతి చాలా బాగుంటుంది మనం చదువుకునే విధానం మనం ఉండే విధానం మనం చేసే విధానం తెలుగు అనేది చాలా బావుంటుంది తెలుగులోనే ఉండాలి మనం తెలుగు చాలా చదువుకోవాలి తెలుగు అనేది మనం ఇంకా తెలుసుకోవాలి తెలుగు అనేది చాలా పెద్ద ప్రత్యేకత తెలుగు అంటే మనం ఏదో నేర్చుకొని మంచిగా ఉండాలి తెలుగు అంటే మనం సాంప్రదాయంగా ఉండాలి తెలుగు అంటే మనం ఏదైనా చేసే విధానంలో తెలిసిపోతుంది మనకి ఇంటికి వచ్చిన ఆతిథులు మనల్ని చూసి తెలుగు అంటే ఇలా అన్నట్లు ఉండాలి తెలుగు అంటే మనం చేసే విధానంలో చూసే విధానంలో చాలా బాగుంటుంది తెలుగు అంటే మనం ఉండే కట్టుబాటులు మన చీర పద్ధతులు మనం చేసుకునేవి మనం చూసి చేసేది కూడా చాలా ఉంటుంది తెలుగు అంటే బాగుంటుంది సంస్కృతి సాంప్రదాయాలు మన ఇంటికి వచ్చిన అతిధులని మనం ఎలా చూడాలో తెలుస్తుంది తెలుగు అంటే మనం చాలా బాగుంటుంది తెలుగులోనే మనం చెయ్యాలి ఉండాలి అన్ని బాగుండాలి అంటే తెలుగులోనే ఉండాలి తెలుగు అంటే మనం చాలా సాంప్రదాయంగా ఉంటాము మన ఇంటికి వచ్చిన సంక్రాంతి ఉంటుంది సంక్రాంతికి వచ్చినప్పుడు మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పద్ధతులు కట్టుబాటులు తెలుగు ఎంత బాగుంటుంది తెలుగు అంటే మనకు వినసొంపుగా ఉంటుంది తెలుగు అంటే మనకి ప్రత్యేకత తెలుగు అంటే మనకు చాలా అభివృద్ధిగా ఉంటుంది తెలుగు అంటే మనకు చాలా ప్రస్ పలకడానికి ఎవ్వరైనా నేర్చుకోడానికి తొందరగా ఉంటుంది తెలుగు అంటే మనం చాలా బాగుంటుంది తెలుగులోనే ఉండాలి మనం తెలుగు నేర్చుకోవాలి తెలుగు రాని వాళ్ళకి నేర్పియాలి ఎవరైనా బయట కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళకి తెలుగు నేర్పియాలి వాళ్ళకి తెలుగు అంటే ఇలా ఉంటమో అన్నట్టు ఉండాలి అని మేము కూడా నేర్చుకోవాలనే వాళ్ళ ఆశ ఉండాలి వాళ్ళ దాంట్లో మనం తెలుగులోనే ఉండాలి మనం తెలుగు నేర్చుకోవాలి మన సాంప్రదాయాలు కట్టుబాట్లు మనలో చాలా ఉండాలి తెలుగు వినడానికి పలకడానికి వినసొంపుగా ఉంటుంది మనం స్కూల్లోకి వెళ్ళిన కొల్ కాలేజ్లోకి వెళ్ళిన తెలుగు లెసన్స్ ఎంతో మనకు చాలా వినసొంపుగా ఉంటుంది మనం తెలుగు చూడడానికి మాట్లాడడానికి మనకు ఎంత సంథింగ్ చాలా బాగుంటుంది మనం తెలుగులో ఎంతసేపైనా మాట్లాడవచ్చు మనం ఇంగ్లీష్ వర్డ్ యూస్ చేయకుండా మనం మాట్లాడాలి మనం మాట్లాడాలంటే మన పక్కనున్న వాళ్ళకు కూడా మనం నచ్చాలి మనం మాట్లాడుకునే పద్ధతి విధానం అన్ని బాగుండాలి మనల్ని చూసి వ్యతిరేక వాళ్ళు వాళ్ళు వీళ్ళెంత తెలుగు మాట్లాడుతున్నారు వీళ్ళది ఎంత బాగుంది అన్నట్టు మనం ఉండాలి తెలుగు మాట్లాడాలి మనం తెలుగులోనే ఉండాలి మన సాంప్రదాయాలు కట్టుబాటులు కాపాడాలి మనం తెలుగు అంటే మనం చాలా బాగుండాలి మనం తెలుగులోనే ఉండాలి మనం తెలుగు మాట్లాడితే చాలా బాగుంటుంది మనం తెలుగు పాటలు వి పాటలు వినడం కాని తెలుగులో మనం చదవడం కాని ఇప్పుడు మనకు న్యూస్ పేపర్ ఉంటుంది దాంట్లో తెలుగు ఉంటుంది ఎంత బాగా మాట్లాడుతాం మనం కంపల్సరీ మన తెలుగునే పాటిద్దాం మన తెలుగునే ఉందాం తెలుగు అనేది మనకు చాలా ప్రత్యేకత మనం వినడానికి కూడా చాలా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తెలుగు అనేది మనం చాలా నేర్చుకోవాలి నేర్చుకునేలా ఉండాలి మనం తెలుగు అంటే నేర్చుకొని ఇతరులకు నేర్పేలా ఉండాలి మనం తెలుసుకొని మాట్లాడి చేసి మనం ఇతరులకు చూసేటప్పుడు చాలా బాగుండాలి మనం చూసి మాట్లాడి చే చేసుకొని ఇతరులకు మాట్లాడే విధానంగా ఉండాలి నేర్చుకునేలా ఉండాలి మనం ఇంకొకరికి నేర్పియ్యాలి మాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం మనం తెలుగు నేర్చుకో మన సాంప్రదాయాలు కట్టుబాటులు మనం సంక్రాంతికి చేసే విధానం గొబ్బెమ్మలు సంక్రాంతి అంటే చాలా స్పెషల్ ఉగాది అంటే చాలా స్పెషల్ ఇవన్నీ మన తెలుగు దాంట్లోనే ఉంటుంది ఇంక వేరే దాంట్లో ఉండవు బతుకమ్మ పండుగ ఉంటుంది సెర సెలబ్రేషన్స్ మనం ఎంత బాగా చేసుకుంటాం వేరే కంట్రీస్లో ఉండవు కదా ఈ తెలుగులోనే ఉంటుంది తెలుగు భాష అంటే మనకు చాలా గుర్తింపును ఇస్తుంది మనం ఎక్కడికైనా బయట కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా బయట దేశాలకు వెళ్ళినప్పుడు కూడా మనం అక్కడ మనల్ని ఈసీగా గుర్తుపడుతారు మన భాష మనల్ని చూసి మర్యాద కూడా ఇస్తారు మనమంటే చాలా రెస్పెక్ట్ ఉండాలి అంటే తెలుగు మనం తెలుగులో అంటే ఎంత బాగుంటుంది తెలుగు లెసన్స్ మాట్లాడేటప్పుడు కాని చాలా పద్ధతిగా ఉంటుంది మన క చీర కట్టుకునే విధానం మనల్ని చూసి గుర్తుపడుతారు వీళ్ళు తెలుగునా అని మనం అంత బాగుండాలి తెలుగా అంటే మన ప్రాణం మనం ప్రాణం ఇచ్చేలా ఉండాలి తెలుగు అంటే మనం తెలుగు కోసం ఏదన్నా చెయ్యవచ్చు మన సాంప్రదాయాలు కట్టుబాటులు మనల్ని చూసి ఇంకొక వాళ్ళు నేర్చుకునేలా ఉండాలి తెలుగు అంటే మన తెలుగు భాష అంటే చాలా వినసొంపు మనం తెలుగు చే నేర్చుకొని చూసి మాట్లాడేలా ఉండాలి మనం తెలుగులో ఉన్నట్లు ఇంకెక్కడా ఉండలేము మన తెలుగు అంటే మనకి చాలా ఇష్టం మన తెలుగులో మనం ఉండాలి మనం అభివృద్ధిగా పెంచుకోవాలి మనం తెలుగు అంటే చాలా ఇష్టం తెలుగులోనే మాట్లాడాలి తెలుగులోనే ఉండాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బతకమ్మకై ఊరికెళ్ళినప్పుడు మన బతకమ్మలో ఎంత బాగా చేసుకుంటామో ఆ పాటలు కాని అప్పుడు పాటలిన్నప్పుడు మనకి మన మనుసులో ఎంత ప్రశాంతంగా ఉంటుంది మనం తెలుగు చేసుకునే తెలుగులో ఉన్నప్పుడు చేసేటప్పుడు కాని ఆ పద్ధతులు కాని మనల్ని చాలా చేంజ్ చేస్తుంది మనం వేరే కంట్రీస్ వాళ్ళకు కూడా వీళ్ళు తెలుగు వాళ్ళు అన్నట్టు ఉంటుంది తెలుగులోనే మనం మాట్లాడదాం తెలుగులోనే ఉందాం తెలుగు అంటే మనకి చాలా ఇష్టం తెలుగు అంటే నేర్చుకోవాలి పాడాలి వినాలి మన లెసన్స్ కూడా చాలా అభివృద్ధిగా ఉంటుంది తెలుగు ఎంత బా గామాట్లాడితే అంత బాగుంటుంది మనం తెలుగు మాట్లాడి మాట్లాడి మన ఇతరుల పక్కన వాళ్ళకు కూడా తెలుగు అలవాటు కావాలి మనం తెలుగుని అలా నేర్పియాలి వాళ్ళకి మన లెసన్స్ ఎన్ని ఎంత బాగుంటది లెసన్స్ మాట్లాడేటప్పుడు వినేటప్పుడు మనం లెసన్స్ పాటించాలి చెయ్యాలి మనం చూసుకునే విధానంలో చాలా బాగుంటుంది మనం చేసే విధానం చూసే విధానం తెలుగులో చాలా బాగుంటుంది మనం తెలుగు అంటే మనం సాంప్రదాయంగా ఉండాలి మన తెలుగు అంటే మనం సంస్కృతిగా ఉండాలి మన తెలుగులోనే మనం ఉండాలి మనం మర్యాద ఇచ్చి మాట్లాడాలి మన ఇంటికి చుట్టాలు వస్తే మనం ఎంత మర్యాద ఇస్తాం మనల్ని ప్రతి ఒక్కటి గమనిస్తారు మన తెలుగు అంటే అసలు చాలా బాగుంటుంది మనం తెలుగు మాట్లాడి మాట్లాడి మనకి విసుకు రావద్దు మనం తెలుగు అంటే మన ప్రాణం మన సాంప్రదాయం మన కట్టుబాటు మన సంస్కృతి అని తెలుగులోనే తెలుస్తుంది మనం తెలుసుకున్న పద్ధతి ఇంకెవ్వరికి తెలియదు మన తెలుగు అంటే మనకి చాలా ఇష్టం మన తెలుగులోనే ఉండాలి మనం తెలుగు అంటే మాట్లాడాలి మనం మాట్లాడిన తర్వాత మనం చూసే పద్ధతి చేసే పద్ధతి మన చాలా గుర్తిస్తుంది మనకు గుర్తింపుని చాలా ఇస్తారు మనం గుర్తించుకొని మనం మాట్లాడుకొని మన చూసే విధా అన్ని బాగుంటాయి మన సాంప్రదాయం మన కట్టుబాటు మనం మన స్కూల్లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది చెప్పండి మనం స్కూల్లోకి వెళ్ళినప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు ఆ లెసన్స్ క్లాసెస్ అండ్ ఈ సాంప్రదాయం చాలా బాగుంటుంది అండి మనం చూసి నేర్చుకునేది చాలా ఉంది ఇంకా తెలుగులో మన పురాణాలలో చాలా బాగున్నాయి మన పురాణాలలో రాసిన వాళ్ళు తెలుగుని మనం ఇంకా నేర్చుకోవాలి మనం ఇంకా చూడాలి మన సంస్కృతి సాంప్రదాయాలు మనం ఇంకా చూసి నేర్చుకునేది చాలా ఉంది మనం నేర్చుకొని దాన్ని సంప్రదాయంగా ఉంచుకొని మనం చేసి చూసి మనం మాట్లాడి మన సంప్రదాయాలు మన కట్టుబాట్లు మన సాంస్కృతి మనమన్ని నేర్చుకోవాలి మనం అన్ని చూడాలి మనం అన్ని మాట్లాడాలి మనం ఇతరులకి నేర్చుకునేలా ఉండాలి బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు మన తెలుగుని చాలా ఇష్టపడతారు చాలా చూస్తారు మన తెలుగు కట్టుబాటులు నేర్చుకుంటారు ఆ నేర్చుకున్నప్పుడు మనకు చాలా సంతోషంగా చాలా విశాలంగా ఉంటుంది టది మనస్సు వాళ్ళు నేర్చుకున్నప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది వాళ్ళు నేర్చుకున్నప్పుడు మన దేశం మీద చాలా గ గౌరవంగా ఉంటుంది మన తెలుగు అన్నట్టు ఉంటుంది ఉంటుంది మనకి చాలా చాలా సంతోషంగా ఉంటుంది మనం మాట్లాడి తినే విధానం మనం ఉండే విధానం మన తి తినే పద్ధతి కూడా చాలా బాగుంటుంది